చిన్నప్పుడు నా కుటుంబం మరియు నేను తరచుగా మా దేశంలోని అనగా భారతదేశంలోని వివిధ ప్రదేశాలకు ప్రయాణించే వాళ్ళం ఈ ప్రయాణాలు నాకు చాలా విలువైన అనుభవాలు అందించాయి మరియు నాకు ప్రపంచం గురించి చాలా నేర్పించాయి నా చిన్నప్పటి నుంచి నేను గుర్తుంచుకోదగిన ప్రయాణాలలో ఒకటి మా కుటుంబంతో ఒకసారి హిమాలయాలకు చేసిన ఒక ట్రెక్కింగ్ యాత్ర ఈ యాత్ర చాలా కష్టమైనది కానీ అది చాలా ప్రతిఫలదాయకంగా ఉంది మేము అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూసాము మరియు హిమాలయాల యొక్క అందాన్ని అనుభవించాము మరొక గుర్తించుకోదగిన ప్రయాణం నాకు ఉంది మా కుటుంబంతో ఒకసారి ఒక చిన్న గ్రామానికి చేసిన ఒక సందర్శన ఈ గ్రామం మాకు చానా భిన్నమైన సంస్కృతి మరియు జీవనశైలిని అందించింది మేము గ్రామస్తులతో కలిసి కాలం గడిపాము మరియు వారి జీవితాల గురించి నేర్చుకున్నాము తెలుసుకున్నాము చిన్నప్పుడు నేను సాధారణంగా నా కుటుంబంతో ప్రయాణం చేశాను మేము తరచుగా మా దేశంలోని వివిధ ప్రదేశాలను సందర్శించారు కానీ మేము ఇతర దేశాలకు కూడా కొన్నిసార్లు ప్రయాణించాము ఈ ప్రయాణాలను నాకు చాలా మంచి అనుభవాలను అందించాయి మరియు నేను ఈ అనుభవాలను ఎప్పటికీ మరిచిపోలేను నా చిన్నప్పటి ప్రయాణాలు నాకు ప్రపంచం యొక్క వివిధ సంస్కృతులను మరియు వాటి విలువలను మరియు వాటి యొక్క జీవన శైలిల గురించి నేర్పించాయి అవి నాకు విభిన్న రకాల ప్రజలతో కలిసి పనిచేయడానికి మరియు వారితో సంభాషించడానికి నేర్పించాయి ఈ అనుభవాలు నాకు ఒక విస్పృత దృక్పథాన్ని ఇచ్చాయి మరియు నేను ఒక మంచి వ్యక్తిగా మరియు నాయకుడిగా పెరగడంలో నాకు చాలా సహాయపడ్డాయి